రెండు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒకటి మూడు లక్షల ముఫై నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల నూట యాభై మూడు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరువందల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలబై ఒకటి